మొక్కై వంగనిది మానై వంగునా మొక్కగా అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడే మనం దాన్ని తుంచి వేసేయాలి పెద్దయిన తరువాత ఒక వృక్షమైన తరువాత దాన్ని మనం తుంచడం కష్టం కాబట్టి మొక్కై వంగనిది మానై వంగునా చిన్నప్పుడే మన పిల్లలకి ఏదైనా మంచి మంచి విషయాలు చెప్పాలి లేదా పెద్దయిన తరువాత చెప్పాలి అంటే వాళ్ళు వినరు చింత చచ్చినా పులుపు చావదు చింత చెట్టు ఎంత నరికేసిన కూడా దాన్ని చంపేసినా కూడా దాని కాడలు మనం ఎప్పుడు చూసినా పులుపు అనేది పోదు అన్నమాట ఎప్పటికీ పులుపుతోనే ఉంటుంది కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు క్రొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అంటే క్రొత్తగా బిచ్చం ఎత్తుకొనేవాడు ఎప్పుడూ కూడా తెల్లవారుజామున చూడడు అన్నమాట ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు బిక్షానికి దాని వల్ల ఈ సామెత కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అని చెప్పడం జరిగింది కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడప్ చెరిపినట్టు కూసే గాడిద ఎవడైనా ఒకడు చదువుకుంటూ ఉంటే కనుక చదువురాని వాడు వచ్చి వాడిని కదుపుతూ ఉంటాడు అందువల్ల వాడి జ్ఞానాన్ని వేస్ట్ అయిపోతుంది అందుకే దీనికి సామెత ఏంటంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిద చెరిపినట్టు అని అర్ధం దీనికి